మీరు ఏమైనా ప్రభుత్వ పథకాలు అంటే ప్రయోజనం పొందుతున్నారా అంటే అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పథకాలు ఎన్నో ఉన్నాయి నవరత్నాలు అండి నవరత్నాల్లో కొన్ని పథకాలు నించి నేనైతే ప్రయోజనం పొందుతున్న ఒకటి ఏమిటంటే రైతు భరోసా అది ఒకటి అండి ఇంకొకటి ఏంటంటే పింఛన్లు ఇలాంటివి ఏంటంటే తగిన సమయానికి ఇస్తున్నారండి ఇవి ఈ ప్రభుత్వ అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ పథకాలు అండి నాకు నీ ఇవైతే ఒక అదే కాకుండా ఇల్లు కూడా మాకు శాంక్షన్ అయిందండి ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర వీళ్ల వీళ్లలో రీసెంట్ గా నాకు ఇల్లు కూడా శాంక్షన్ అయ్యింది ఇల్లు కూడా కట్టుకున్నాం అండి మేము ఇది కాకుండా ప్రధానమంత్రి ఆవాస్ యోజన అనేది ఏమిటంటే అది కూడా నాకు కొంచెం అవగాహన ఉంది అండి ఈ ప్రధానమంత్రి ఈ యువజన దేనికంటే మొదటగా ఏంటంటే ఈ ఎవరైతే పేదరికంగా ప్రజలు ఉన్నారో వాళ్ళందరికీ ఇల్లు నెక్స్ట్ ఏంటంటే వాళ్ళకి కరెంటు అది కాకుండా ఆడవాళ్ళ యొక్క ఎంపవర్మెంట్ అంటే ఉమెన్ ఎంపవర్మెంట్ మీద పనిచేయడానికి ఇవన్నీ వారి యొక్క మెయిన్ ఎయిమ్స్ అండి ఇవే కాకుండా ఏంటంటే మన గ్రామాల్లో ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఈ రోడ్లు ఈ లైట్లు వీళ్ళకి సంబంధించి వీళ్ళకి సంబంధించిన ఈ డెవలప్మెంట్ కొరకు పథకాలని తీసుకోబడుతున్నాయండి అవునండి ఈ పథకాలు ఒక మనిషికే కాదండి ఈ గ్రామంలో ఉన్న ప్రతి మనిషికి కూడా ఎంతో సహాయపడుతుంది అండి ఎందుకంటే రోడ్లు సరిగా ఉంటే ఎటువంటి కాలం అయినా సరే మనం సురక్షితంగా వెళ్లి రాగలము రాత్రి మాటలు లైట్లు పనిచేస్తున్నాయి అనుకోండి చీకట్లో వెళ్లి దేన్నో దాన్ని గుద్దేయకుండా ఏంటంటే ఈ యాక్సిడెంట్స్ అనేవి తగ్గుతాయండి ఇవన్నీ ఏంటంటే ప్రధానమంత్రి ఆవాస్ యోజనలోకి వస్తాయండి ఇవన్నీ కూడా ఇదే కాకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం వల్లే కాదు ప్రధానమంత్రి ఆవాస్ యోజనల ద్వారా కూడా కొంతమందికి ఇల్లులు తీసుకుంటే ఇల్లు ఇస్తున్నారండి ఇల్లు లేని పేదవారికి ఏంటంటే ఇల్లు ఒకటి ఆ ఎలెక్ట్రసిటీ అంటే కరెంట్ ఒకటి నెక్స్ట్ ఈ విలేజ్ లో అంటే ఒక గ్రామంలో ఉన్న ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లాంటివి ఈ రోడ్ల విషయంలో కూడా ప్రత్యేకమైన మక్కువ చూపిస్తున్నారండి